మేము ఎక్కువ పేపర్ బాగా చదువుతున్నాము అందులోని విషయాలు గ్రహించేసి మిగతా వాళ్ళు కూడా ప్రతి ఇది దీనికి ఇట్టుంటే ఇట్టిట్లా అని సలహా ఇస్తుంటాము ఎప్పుడు భక్తి ఛానల్స్లో మేము టీవీలో అవి భక్తి చానల్స్ చూస్తాము